వ్యవసాయం కోసం మేము ప్రభుత్వం నుండి అనేక రకాల ప్రయోజనాలు రుణాలు కూడా పొందుచున్నాము అందులో భాగంగా రైతుబంధు రైతుమిత్ర అనేక రకాల రుణాలు అందుతున్నాయి అలాగే తక్కువ రేట్లకే ఇత్తనాలు కెమికల్స్ కూడా అందుతున్నాయి అలాగే గవర్మెంట్ అలోచించి మా యొక్క వ్యవసాయంతో పండిన పంటలు అన్ని డైరెక్ట్గా ప్రభుత్వమే కొని ఈ దళారు వ్యవస్థ నుండి కాపాడితే చాలా ఉపయోగకరంగా రైతు చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తాడు అని కోరుచున్నాను